రీడింగ్ బుక్స్ అంటే రీడింగ్ బుక్స్ అంటే మినీ బుక్స్ నాట్ ఎట్ యే టైమ్ ఓన్లీ వన్ బుక్ ఎందుకంటే అన్నీ పుస్తకాలు ఒకటేసారి చదివే సరికి ఏమౌతుందంటే ఆ పుస్తకంలో ఆ బుక్లో ఏం కాన్సెప్ట్ ఉంది ఈ బుక్లో ఏం కాన్సెప్ట్ ఉందనేది అర్దం కాదు ఎందుకంటే వన్ బై వన్ చదివితేనే కదా దాంట్లో దీంట్లో అయితే కంప్లీట్గా కాన్సెప్ట్ ఏముందనేది అర్దం చేసుకోవడానికి బుక్ అనేది పర్ఫెక్ట్గా చదివితేనే అర్దమవుతుంది కదా రెండూ ఎట్ యే టైమ్ బుక్స్ ఓపెన్ చేసి చదివితే దీంట్లో సగము దాంట్లో సగము ఏముంది ఏమీ అర్దంకాదు అందుకే ఎట్ యే టైమ్ ఒకే రెండు మూడు బుక్స్ చదివే బదులు ఓకే బుక్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఆ బుక్ కంప్లీట్ అయ్యేంత వరకు చదువుకుంటేనే బాగుంటుంది